గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కొన్ని సవాలు గురించి చెపుతాను రైతు ఎదురుకున్న సమస్య ఫస్ట్ బాయిలలో నీళ్లు గానిలొ నీళ్లు ఉండ్ బావిలలో నీళ్లు కాని బోర్లు కాని వర్ష వల్ల కాని రైతుకు ఉపయోగపడే టైంలో వర్షాలు పడితే రైతుకి ఉపయోగంగా పంట పండుతుందని ఆశిస్తాను వాతావరణంలోన కొన్ని సమస్యలు వస్తాయి తెగులు వస్తాయి కొన్ని వాతావరణంలో అనుకూలించే కొన్ని టైంలో కొన్ని సమయంలో వాతావరణం పడిపోతాయి కొన్ని కొన్ని సమయంలో వాతావరణం ఎక్కువ వర్షాలు పడి నష్టపోతారు సన్నకర రైతులు అయితే కోలుకోలేని దెబ్బ పడుతుంది వానికి సన్న పైరు రెండు ఎకరాలు రైతు ఉంటే వానికి రైతు పంట వచ్చే సమయంలో వర్షం బాగా నష్టపోతారు పంట రాక నష్టపోతారు పంట వచ్చిన తర్వాత వర్షం ప్రభావం వల్ల నష్టపోతారు వానికి రైతు గవర్నమెంట్ సహాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటు వానికి వానికి సవాళ్లు వాళ్ళు తెగుళ్లు పీటర్లు రసాయని మందులు గవర్నమెంట్ ఇచ్చి ఆదుకుందా వాతావరణం సమస్యలు కొన్నిటైంలో సరైన టైంలో వర్షాలు పడక రైతులు చాలా ఇబ్బందులు పడి ఇబ్బందులు పడి కోలుకోలేని దెబ్బ రైతు రైతులకి సన్నకార రైతులకి శిక్షణ ఇచ్చి కొన్ని సమయాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసిన గవర్నమెంట్ వాళ్ళకు శిక్షనిచ్చి ఏ టైంలో ఏ మందు కొట్టుకోవాలో ఏ టైంలో ఏ విత్తనం వేసుకోవాలో ఏ టైంలో ఏ పంట వేసుకోవాలని వ రైతుకి శిక్షణ సన్నకారు రైతు శిక్షణ ఇస్తే తప్ప దేశం బాగుపడే అవకాశం లేదు దానికి గవర్నమెంట్ అనుకూలంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ క్రేంద్రాల్లో వారికి ప్రొఫెసర్లు ఏర్పాటు చేసి వాళ్ళ శిక్షణ రైతులకు ఇచ్చి ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొన్ని టైంలో సన్నకారు రైతులు తేలియక కొన్ని పంటలు వేస్తారు టైంఏ టైంలో ఏ పంట వేయాలో తెలియదు ఈ టైంలో ఈ టైంల ఈ పత్తి వేసేది ఈ టైంలో ఉల్లిగడ్డ వేసేది ఈ టైంలో పత్తేసేది చాలామంది రైతులు నష్టపోతారు ఎండ కొంతమంది రైతులు డబ్బులు లేక నష్టపోయిన వాళ్ళు కొంతమంది బావిలు బోర్లు వేపించుకొని ఎండిపోయినయి కొన్ని ఆర్థిక ఇబ్బందువలన కొంది మంది నష్ట ప నష్టం రా నష్టం వచ్చి కొన్ని పత్తులు వేయడం వలన కొద్దిమంది దానికి గవర్నమెంటు నష్టపరిహారం వదిలి ఆదుకోవాలి అని కోరుకుంటున్నాం మరి వాళ్ళకి ఏ టైంలో ఏ పంట వేయాలో వ్యవసాయ అధికారులు నియమించి వాళ్ళకి శిక్షణ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ను కోరుకుంటున్నాం మరి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఈ టైంలో ఏ మందు కొట్టాలో వాళ్ళకి తెలియదు ఈ టైంలో ఏ మందు చల్లాలో అని కూడా గవర్నమెంట్ వాళ్ళు నిర్మి సమయంలో రైతులకు తెలియదు ఆ టైంలో ఉన్న రైతుకి శిక్షణ కేంద్రాల ద్వారా శిక్షణ ఇచ్చి వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పించి రైతును ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైతులు ఉన్న దేశానికి రైతు లేనిదే దేశం లేదు రైతు అన్నం పెట్టేవాడు కాబట్టి రైతు వెన్నెముక లాంటివాడు రైతు ఎదుర్కొనే సమస్యలు ఉదాహణంగా రైతు వాతావరణ సమయంలో కొన్ని సమయాల్లో పంట చేతికి వచ్చే టైంలోను వర్షాలు ఎక్కువ పడి నష్టపోయిన వాళ్ళు ఉండ రైతులు కొంతమంది రేట్లు లేక నష్టపోయిన వాళ్ళు కొంతమంది పంటలు పండక నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఈ విధంగా రైతులకి శిక్షణ ఇవ్వాలి ఇక్కడ వాళ్ళకు ఒక కేంద్రం కృషి విజ్ఞాన కేంద్రం ఎక్కడ పోతాన్నది ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వాలని గవర్నమెంట్కి గవర్నమెంట్కి ప్రోత అధికారిని పెట్టి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి నేర్పించాలని గవర్నమెంట్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సి వాళ్ళకి నష్టపరిహారం కూడా వీళ్ళనే చేయమని గవర్నమెంట్ని కోరుకుంటున్నాము కష్టం రాకుండా సో వాళ్ళకు వచ్చే సమస్యలు ఏమీ లేవు ఓన్లీ వర్ష భావం సరైన టైంలో సరైన వాతా పడడం వల్ల వాళ్ళకి పంటలు పండుతాయి